నేను ఎక్కువగా కాగితంపైనే రాయాలనుకుంటాను ఎందుకంటే అందరికీ కంప్యూటర్ ల్యాప్టాప్ అనేది ఎక్కువగా అందుబాటులో ఉండదు కావున నేను మాత్రం ఎక్కువగా పెన్నుతో కాగితంపైనే రాయాలనుకుంటున్నాను కానీ ఇటీవలి సంవత్సరాలలో మొబైల్లోనే లేదా ల్యాప్టాప్లో ఎక్కువ రాయడం చాలా మారిపోతుంది నేను మాత్రం ఎక్కువగా కాగితంపై పెన్నుతోనే రాయాలనుకుంటున్నాను ఎందుకంటే అది మన వేళ్ళలోని కండరాలను మెరుగుపరుస్తుంది రాయడం వలన అది కూడా ఒక రకమైన శారీరక వ్యాయామంగా నేను భావిస్తాను